హలో మ్యామ్ చెప్పండి అవునండి కేజీయా అండి ఫైవ్ హండ్రెడ్ అండి వన్ కేజీ అవునండి తగ్గించలేమండి రోజూ వన్ రోజూ వన్ కేజీ చాలా అండి లేదండి మేము దూరం నుంచి ట్రావెల్ చేస్తాం కదా కనీసం ఫైవ్ హండ్రెడ్ అయినా పెట్టుకోకుంటే బాగుండదు లేదండి తగ్గించుకోవడానికి తగ్గించుకోవడానికి లేదు మేడం అందులో అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి అప్పుడుకప్పుడివే ఓకే అండి కానీ కానీ వన్ కేజీకి ఫైవ్ హండ్రెడ్ అయితే బాగుంటుందండి మరీ తగ్గించుకుంటే అంటే మేము దూరం నుంచండి తెప్పించుకునేది అయితే ఉంచు సరేలేండి మేడం ఇక ఇయ్య అయితే ఫోర్ ఫిఫ్టీకి ఇస్తా ఇస్తానులేండి మేడం నైన్ తర్టీకి అండి ఓకే అండి ఓకే అండి ఉంటానండి